చెప్పండి మేడం అవునండి వాయిసేనా ఏంటి ప్రాబ్లమ్ వా వాయిసే కనెక్ట్ అవ్వట్లేదు వాయిస్ ఏమి బాగా ఓకే

ఓకే లేదండి బాగానే సిగ్నల్స్ అవి కూడా బాగానే ఉంటాయి ఏమి ఇబ్బంది ఉండదు ఓకే పోని ఒకసారి కొంచెం అంటే పాస్వర్డా అండి హోటల్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని టైప్ చేయండి వస్తుంది మీరు కొంచెం ఏంటంటే రూమ్లో ఉన్నారు కదా రూంలో ఒకవేళ కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల లోపలిదాక రాదు సిగ్నళ్ళు ఒక్కసారి కొంచెం రూం బయటికి వచ్చి ఒకసారి చెక్ చేయండి అప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కనుకా మేము కంప్లైంట్ వ్రాసుకుంటాను ఓకే ఈ ఒక్కసారికే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్ ఏమి ఉందో చూస్తాము దాదాపు అసలు ఇంతవరకూ ఎవరూ కంప్లైంట్ చేయలేదు ఓకే మేము ఇంకోసారి అట్లా కాకుండా చూస్తాము ఏమైనా ఇబ్బంది ఉందేమో చూస్తామండి స్టాపుకి కూడా మిగతా స్టాపుకి కూడా ఒకసారి చెప్పి చూస్తాను ఆ ఓకే అదే సిగ్నల్స్ ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదు దాదాపు వస్తుంది అంటే రూమ్లో రూంలో దాకా వస్తుంది ఏమైనా బై మిస్టేక్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమో మేము కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇంకొసారి ఇబ్బంది కలగకుండా ఇంకొసారి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము అండి ఓకే థ్యాంక్స్ అండి